చిన్ననాటి నుండి అంటే చదువుకునే రోజులల్లో సెవంతు ఎయితు అలాంటి కొంత చదువుకునే క్రమంలో రన్నింగ్ అంటే ఒక విధంగా చేసేవాళ్ళము మాములుగా ఒక రె ఒక ఫోర్ ఫోర్ వేకి ఫోర్ కిలోమీటర్స్ మాక్సిమం ఫోర్ త్రీ కిలోమీటర్స్ రోజు పరుగెత్తుకుంటూ వచ్చేవాళ్ళం అడి ఒక ఉత్తేజం మంచిగా ఉత్సాహంగా మంచిగా ఆరోగ్యకరమయిన హుషారు హుషారుగా ఉండేటటువంటి పరిస్థితులు చూసాము అలాగే వా ఇప్పుడున్న ఇది కూడా కొద్దిగా అలా ఉరకకుండా మాములుగా కొంచెం కొంచెం నడివే నడిచేటువంటి అంటే వాకింగ్ లాంటిది చేస్తున్నాము ఇంకా ఏందంటే ఒక ఒక మాదిరిగా చెప్పాలంటే పొద్దున లేచి ఒక ఐదు గంటల సమయములో ఐదు ఐదు నుండి ఆరు మధ్యన అలాంటి సమయములో చేస్తున్నటువంటి క్రీడ మనము మంచి ఆరోగ్యకరంగా ఉత్సాహంగా ఒక హుషారంటే పరిగెత్తి కాబట్టి ఇట్లా రోజంతా ఒక మంచి రోజంత ఒక విధంగా అనిపిస్తది అట్లాగే నైట్ పూట కూడా పడుకొనే సమయములో మంచినిద్ర కలిగిస్తుంది అలా